స్కూల్లో మీకు ఇష్టమైన సబ్జెక్టు ఏది ఎందుకు మీకు ఏ సబ్జెక్ట్ చాలా కష్టంగా అనిపించింది మీ స్కూల్ రోజుల నుండి ఏదైనా సంతోషకరమైన జ్ఞాపకాన్ని పంచుకోండి స్కూల్లో అంటే నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు సైన్సు సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో చిన్నప్పటి నుంచి సైన్స్ మీద ఒక మంచి పట్టుదల అనేది ఉంది నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ అయినా కానీ ఎనిమల్స్ అయినా కానీ దాంట్లో గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాబట్టి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం మాకు సైన్స్ టీచ్ చేసే మేడం అయినా కానీ బాగా చెప్తారు కాబట్టి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం చాలా పట్టుదలతో నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసాను నాకు సైన్స్లో మన మన రోజు చేసే పనులలో సైన్సె ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం మనం చేసే ప్రతీ ఒక్క పనిలో కానీ మనం చేసే ప్రతీ ఒక్క పండగకి పండగకి కూడా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఎందుకు మనం ఆ పండగ చేస్తాము ఇప్పుడు మనం ఉదాహరణకి మనం ఇప్పుడు ఉగాది పండగ చేసుకుంటాము ఉగాది పండగ రోజు మనం పచ్చడి చేస్తాము ఆ పచ్చడిలో మనము మల్టిపుల్ ఆ మల్టిపుల్ ఫ్రూట్స్ కలుపుతాము మనం ఇంకా ఆ వేపాకు పూత కలుపుతాము దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అందులో మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి అది మన హెల్త్కి కూడా మంచిది ఇంకా మనం అన్నీ అన్నీ వాటిని కూడా మనం టేస్ట్ చేసాము అందులో స్పైసీగా ఉండటానికి మనం కారంగా ఉండటానికి కారం వేస్తాము మామిడికాయలు వేస్తాము ప్రతీది కూడా మనకి ప్రతి ఒక్కదానికి వెనకాల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఇప్పుడు మనం పొద్దుగాల లేవగానే కల్లాపి చల్లుతాము ఆ కల్లాపికి కూడా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కాబట్టి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం తెలుసుకోవడానికి ముందు భవిష్యత్తులో కూడా మనకు సైన్స్ అనేది చాలా అవసరం అవుతుంది ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది కదా కరోనా రావడం వల్ల ఎంత మంది సఫర్ అయ్యారో ఈ సైన్సు చదివిన వాళ్ళే కదా డాక్టర్స్ అయి మళ్ళీ మనకి వాళ్ళే మనకి హెల్ప్ చేసారు డాక్టర్స్ లాగా అందుకు నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఇంకా సైన్స్కి మనం మనం నార్మల్గా మనం గలమ గలమకి మనం అది కదా మామిడాకు తోరణం మామిడాకు తోరణం మనకి ఆ కార్బన్ డయాక్సైడ్ని అబ్సర్బ్ చేసుకుంటుంది అట్లా మనం చేసే చిన్న చిన్న పనులకి ప్రతీ ఒక్క దానికి కూడా వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కాబట్టి నాకు సైన్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఎందుకో కానీ అది ఒక పిచ్చి నాకు ఇంకా నాకు రాని సబ్జెక్ట్ అంటే ఇక మ్యాథ్స్ మ్యాథ్స్ అయితే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఎవరూ నాకు మంచిగా చెప్పలేదు అందువల్లనేమో నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా నాకు రాదు అది అసలు మ్యాథ్స్ టీచర్ వచ్చిందంటే ఇక సైలెంట్ అయిపోతాను నేను ఇంకా అప్పుడు నిజంగా ఏం రాదు కాబట్టి ఇంగా సైలెంట్గా కూర్చుంటాను అదే సైన్స్ టీచర్ వస్తే లేచిపోయి మరి అందరికీ లెసన్ చెప్పేదాన్ని నేనే అంత ఇష్టం నాకు అసలు సైన్స్ అంటే మ్యాథ్స్ అయితే అసలు రాదు ఇక ఎవరూ మంచిగా టీచ్ చేయక ఏం తెలియదు ఇప్పటికి నాకు టేబుల్స్ కూడా సరిగ్గా రావు హండ్రెడ్ వరకు అయితే హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు అయితే అసలు రావు ఇంకా నంబర్స్ అంటే ఇక నార్మల్గా వస్తాయి కానీ అడిషన్స్ ఈవెన్ మనం ఏదైనా షాప్కి పోయినప్పుడు ఇట్లా ఇవన్నీ కొనుక్కున్నాము ఒక్కొక్కదానికి ఇంత అయింది ఎంత అయిందో చెప్పు అంటే కూడా చెప్పలేని పరిస్థితి నాది అంత గోరం అసలు మాథ్స్ అయితే రాదంటే రాదు అది నాకు నావరకైతే అది చాలా కష్టమైన సబ్జెక్టు దాంట్లో నేను అసలు ఇంకెప్పుడు డెవలప్ అవుతానో కానో అని కూడా తెలుస్తల్లేదు అదే సైన్స్లో అయితే నాకు ఒక మంచి గ్రిప్ అనేది ఉంది కాబట్టి ఎట్లైనా ఇందులో సైన్స్ మీద ఫోకస్ చేసి రీసెర్చ్ అయినా చేసి బ్రతుకుతాను అన్న హోప్ అనేది నా మీద నాకు ఉంది నమ్మకం ఇంకా సైన్స్ని ఇష్టపడే అంతగా నేను ఏ సబ్జెక్ట్ని ఇష్టపడలేను ఇంకా మ్యాథ్స్కి భయపడే అంతా మళ్ళీ ఏ సబ్జెక్ట్ కూడా అంత భయపడను అదే ఇప్పుడు మ్యాథ్స్ రాకపోవడం వల్లనే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ రాదు ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ ఫార్ములాస్ ఉంటాయి క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడతాను నేను ఇంకా క్యాలిక్యులేషన్ అయితే అసలు రాదు ఈ మ్యాథ్స్ వచ్చి ఉంటే ఆ అందులో ఉన్న సబ్జెక్ట్లో ఉన్న క్యాలిక్యులేషన్ నేను చేసేదాన్ని అది రాకనే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నాకు మ్యాథ్స్ ఇప్పటికీ చాలా కష్టమైన సబ్జెక్ట్ సైన్స్ అయితే బాగా చదువుతాను ఎవరూ అందులో పడుకున్నా కానీ నన్ను లేపి ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఏంటంటే చెప్పగల శక్తి నాకు ఉంది అంత ఇష్టంకొద్దీ నేను సైన్స్ అయితే నేర్చుకున్నాను సైన్స్ పైనే ఎప్పుడైనా కానీ అది పిల్లలకు కూడా అందరికీ ఎందుకు సైన్స్ అంటేనే బాగా ఇష్టపడతారు ఇంకా ఎవరికైనా సరే మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏదంటే ఇంకా అందులో నైన్టీ నైన్ పర్సెంట్ పిల్లలు అయితే మాకు మ్యాథ్స్ అంటే భయం అనే చెప్తారు ఎందుకంటే టీచర్స్ బాగా చెప్పకనా వీళ్ళు గ్రిప్ పెట్టకనా కాని కాదు వాళ్ళు టీచర్స్ మంచిగా చెప్తే ఏ పిల్లలైనా మంచిగా నేర్చుకుంటారు నాకైతే చిన్నప్పటి నుంచి ఏ టీచర్ కూడా మ్యాథ్స్ అంతగా చెప్పింది లేదు కాబట్టి నాకు సైన్స్ అదే మ్యాథ్స్ అయితే అసలు రాదు సైన్స్ అయితే ఇంకా చెప్పిన ప్రతి చిన్న విషయం కూడా బాగా నేర్చుకుంటాను ఇప్పుడు మనం అడవికి వెళతాము అడవికి వెళ్ళినపుడు మనకి మనకి దారులు తెలియదు అప్పుడు మనం కంపాస్ యూజ్ చేస్తాము ఆ కంపాస్లో డైరెక్షన్స్ని మనం గుర్తుపట్టడానికి కూడా మనకు సైన్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఇంకా నాకు బాగా మరచిపోలేని రోజు అంటే ఒక రోజు నాకు నేను సిక్స్త్లో ఉన్నపుడు నాకు ఫిఫ్త్ వరకు ఇంగ్లీష్ రాక నేను అంత చదవలేదు మళ్ళీ సిక్స్త్కి వచ్చినపుడు ఇంకా కొంచెం స్టార్ట్ చేసాను చదవడం అప్పుడే అప్పుడే సైన్స్లో మాకు ఒకటి ఒకటి రూల్ అనేది పెట్టారు అన్నమాట స్కూల్లో పిల్లలకి ఇట్లా ఏదైనా ఒక సబ్జెక్ట టీచ్ చేసినపుడు పిల్లలు ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తామని అనేసి ఒకటి రూల్ ఇచ్చారు మాకు అది రావడం వల్ల నేను ఒక రోజు సైన్స్లో మాకు ఏదో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేసి ఒక లెసన్ జరుగుతున్నది జరుగుతున్నప్పుడు నేను అందులో ఒకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి ఒకటి క్వశ్చన్ అడిగిన ఏం మేడం ఎందుకు మనం చెప్పులు వేసుకొని కరెంట్ దగ్గరికెళితే మనకు కరెంట్ షాక్ రాదు అనేసి ఒక క్వశ్చన్ అడిగాను ఆ క్వశ్చన్కి నాకు ప్రైజ్ వచ్చింది కాబట్టి నాకు ఆ రోజు మరచిపోలేని రోజు అది జూనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నాకు అది ఇంకా బాగా నచ్చింది అది రావడం వల్లనే మా టీచర్స్ అందరూ నన్ను గుర్తించారు కాబట్టి నాకు బాగా ఇష్టం అందుకని నేను ఆ రోజుని నేను ఎప్పటికీ మరచిపోలేని రోజు ఆ రోజే మా టీచర్స్కి నేను అందరికీ తెలిసిన రోజు కాబట్టి ఇంకా అందరూ మెచ్చుకోవడం గిఫ్ట్ ఇవ్వడం ప్రైజ్ మనీ ఇవ్వడం నాకు బాగా నచ్చింది ఇంకా ఎప్పటికైనా కానీ సైన్స్లో ఒక మంచి పొజిషన్ రావాలని నా కోరిక ఎప్పటికైనా కానీ సైన్స్ మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి సైన్స్ అందరం కూడా నేర్చుకోవాలి అందులో సైన్స్లో ఎక్కువ నాకు గ్రిప్ ఉండటం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఆ సైన్స్ నేను చదువుకోవడానికి డాక్టర్ కావడానికి కూడా నాకు అది యూజ్ అవుతుంది కాబట్టి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా సైన్స్లో రీసెర్చ్ అయినా చేయాలి ఏదైనా ఒక దాని గురించి ఒక ప్లాంట్ గురించి అయినా కానీ అనేసి అని అనుకుంటున్నాను ఇంకా ఎప్పటికైనా మరచిపోని రోజు అంటే నాకు స్కూల్ రోజుల్లో ఆ రోజు నాకు గిఫ్ట్ రావడం టీచర్స్కి అందరికీ తెలవడం అది నేను అసలు మరచిపోలేని రోజు